భారతదేశంలో అధికారిక భాషలు ఏవి అంటే హిందీ మరియు ఇంగ్లీషు దేశంలో సాధారణంగా మాట్లాడే మరికొన్ని వేరే భాషలు అంటే ఎక్కువగా ప్రాంతీయ భాషలనే ఎక్కువగా వాడతూ ఉంటారు దీంతో పాటు మనకి ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్ కూడా ఎక్కువ ఇంపోర్ట్ అయ్యి ఉన్నది దేశంలోనే భాష వైవిధ్యం గురించి ఏమనుకుంటున్నారు అనేసి అంటే ప్రత్యేకించి ఇంగ్లీష్ అన్నది ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అందరికీ తప్పకుండా రావాలి అలాగే హిందీ వచ్చేసరికి మనకి మన దేశంలో ఉన్న ముప్పావు వాటా మొత్తం కూడాను హిందీ వస్తే మనం హ్యాపీగా ఎక్కడైనా కూడా సర్వైవల్ అవ్వచ్చు సో హిందీ ఇంకొంచెం చిన్నప్పటినుంచే పిల్లల్ను నేర్చి వాటిని మాట్లాడి అర్థం చేసుకునే విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఇంగ్లీష్ అయితే ఎలాగా అన్నీ చిన్న పిల్లలకీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నారు అదేవిధంగా హిందీని నేర్పించటానికి కూడా తగు చర్యలు తీసుకుంటే పిల్లలకి ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం